నేను ఆన్లైన్ విభాగంలో చాలా వస్తు వస్తువులు కొన్నాను అందులో నేను ఒక వస్తువు యొక్క దాని గురించి మనం చెప్తాను మనతో అదేంటంటే వాషింగ్ మిషన్ అనే వస్తువు నేను అమెజాన్ సంస్థలో కొన్నాను ఇది నేను కొనడానికి చాలా సమయం వెచ్చించి చాలా తెలుసుకున్నాను యూట్యూబ్ ఆన్లైన్ పరికరం ద్వారా నేను చాలా తెలుసుకుని అందులో నేను చాలా మంచి మంచి ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకున్నాను అంటే మనం అమెజాన్లో కొన్నపుడు సెల్లర్ యొక్క రేటింగ్ను కూడా మనం తెలుసుకోవాలన్నమాట దాన్ని కూడా నేను తెలుసుకున్నాను నేను అలా మంచిగా తెలుసుకుని సామ్సంగ్ వాషింగ్ మిషన్ని కొన్నాను ఆ వాషింగ్ మిషన్ అనేది ఆ ఎయిర్ బబుల్ అనే టెక్నాలజితో వచ్చింది ఆ టెక్నాలజీ గురించి నేను చాలా తెలుసుకున్నాను దాని ద్వారా ఆ టెక్నాలజీ వల్ల ఉపయోగకరం ఏంటంటే సాదరణమైన వాషింగ్ మిషన్ లకన్నా ఆ వాషింగ్ మిషనులో నురగ ఎక్కువ వస్తుంది అందుకని మనం వేసినా సర్ప్ ఫౌడర్ అనేది వాటర్తో మంచిగా మిక్స్ అయ్యి మంచి మనకి కావలసిన నాణ్యమైన బట్టలు పరిశుభ్రమైన బట్టలను అందిస్తుంది నేను కొన్న వాషింగ్ మిషనుకి ఇరవై సంవత్సరాలు కంపెనీ సామ్సంగ్ కంపెనీ వారంటీ ప్ర మనకి ఇవ్వడం జరిగింది ఇ ఇలా నేను ఆ కొన్న వస్తువు నన్ను ఇప్పుడు వరకు మంచి అభిప్రాయాలు కలిగించింది ఎన్నడు నేను అది కొన్నందుకు బాధ పడడం జరగలేదు కాబట్టి నేను అమెజాన్ సంస్థలో ఆ వస్తువు కొన్నందుకు చాలా ఆనందంగా ఆ అనుభవిస్తున్నాను మంచిగా అనుకుంటున్నాను పర్వాలేదు